నేను చాలా రకాలు మొక్కలు చాలా రకాల తీగలు పెంచుతాను ఇక్కడ మొక్కలను మనం అనేక రకాలుగా వర్గీకరించవచ్చు అంటే మొక్కలు చాలా రకాలుగా ఉంటాయి అందులో నాటబడిన మొక్కలు అంటే ఏంటి అనగా గడ్డి మొక్కలు పుష్పించే మొక్కలు ఇంకా చెట్లు ఉంటాయి ఇంకా నాటబడిన మొక్కలు ఏంటో తెలుసా అవి నిర్దిష్ట ప్రదేశంలో పెరగడానికి అలంకరణకు లేదా ఆహారం కోసం ఉపయోగపడతాయి ఇంకా గడ్డి మొక్కలు చిన్న ఒక్క కాండం మరియు చిన్న ఆకులని కలిగి ఉంటాయి ఇక పుష్పించే మొక్కలు పువ్వులను ఉత్పత్తి చేస్తాయి ఇవి సాధారణంగా రంగురంగుల మరియు మనం ఆనందించే వాసనలను కలిగి ఉంటాయి చెట్లు పెద్ద పెద్ద మొక్కలు ఇవి సాధారణంగా చాలా పొడవైన కాండం మరియు పెద్ద ఆకులని కలిగి ఉంటాయి ఇలాంటి మొక్కల్ని నేను మా ఇంటి పరిసరాల్లో పెంచుతాను మనకి గడ్డి మొక్కలు లాంటివి మనం ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా అది వాతావరణం అనుకూలరీత్యా పెరగడం జరుగుతుంది నేను కష్టపడి పెంచే మొక్కలు పుష్పించే మొక్కలు ఈ పుష్పించే మొక్కలు నేను చాలా జాగ్రత్తగా పెంచుతాను అవి అవి పెరిగిన ఒక నెల తర్వాత మంచి సువాసనలు వెదజల్లే పువ్వులని ఇస్తుంది ఇంకా తీగలు అనేక తీగలు మొక్కలు అనే వాటి దగ్గరకు వస్తే అవి అనేక రకాలుగా వర్గీకరించవచ్చును వాటిలో అడవి తీగలు ఇంకా కొరత తీగలు మరియు పుష్పించే తీగల్లాంటి మొక్కలు ఉన్నాయి ఇందులో అడవి తీగలు సాధారణంగా ఆహారం లేదా ఔషధం కోసం ఉపయోగపడతాయి అలాంటి మొక్కలు నా దగ్గర పెద్ద లేవు అయితే కొరత తీగలు ఒక రూపాన్ని కలిగి ఉంటాయి చాలా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది ఈ తీగలు అలంకారం కోసం ఉపయోగిస్తారు నేను మనీ ప్లాంట్ తీగ ఈ జాతికి చెందిందే నేను పెంచుతున్నాను మా ఇంట్లో చూడడానికి బాగుంటుంది ఇంకా పుష్పించే తీగలు అనేవి పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి ఈ తీగలు కి పుష్పాలు వస్తాయి ఇవి మా తోటలో ఉన్నాయి దీనికి కాసిన పువ్వులను నేను రోజు దేవుడికి పెడతాను ఇంకా మొక్కలు మరియు తీగలు జీవితంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి నేను నా ఖాళీ సమయంలో ఈ తీగలను పెంచుతూ టా నా సమయాన్ని గడుపుతూ ఉంటాను నాకు నా తీగలంటే నా మొక్కలన్న నా దొడ్డిలో ఉన్న మొక్కలన్నిటిలో అన్న నాకు చాలా ఇష్టము నేను